నాకు ఇష్టమైన ఆటలు రింగ్ ఆట కబడ్డీ ఆట అంటే చాలా ఇష్టం నేను నా స్కూల్ టైంలో ఎక్కువగా కబడ్డీ ఆడుకుండటం ఆడడం పాల్గొనడం అంటే చాలా ఇష్టం నేను ఎక్కువగా నా స్నేహితులందరికీ కలిసి స్కూల్లో టీచర్స్ ద్వారా మాకు కబడ్డీ పెట్టేవారు కబడ్డీ ఆటలో ఎక్కువగా గెలిచేదాన్ని అలాగే నాకు చూడడం కంటే ఆడడం అంటే చాలా ఇష్టం